నాకు ప్రాథమిక వస్తువులతో వంట చేయడం చాలా ఇష్టం నాకు అసలు వంట చెయ్యడమే రాదు నాకు అప్పట్లో గత ఇరవై సంవత్సరాల క్రితం నాకు వంట చెయ్యడమే రాదు నేను మా అమ్మను చూసి చాలా వంటలు నేర్చుకున్నా నేను వంట నేర్చుకోవడానికి కారణం మా అమ్మనే మా అమ్మ చాలా బాగా వంట చేస్తుంది మా అమ్మ చేసే ప్రతి వంట నాకు చాలా ఇష్టం నాకు వంట కూడా రాదు ప్రాథమిక వస్తువులతోనే వంట ఎలా చేయాలో కూడా నాకు తెలియదు మా అమ్మను చూస్తూ నేర్చుకున్నాను కొన్ని కొన్ని వంటలు ఇప్పటికి కూడా మా అమ్మ చేసినంతగా నాకు అలా కుదరదు అలా చేయడం రాదు మా అమ్మ చేసే వంటలు చూస్తూ చూస్తూ ఇప్పుడు నేర్చుకున్నాను ఇప్పుడు నేర్చుకుని ఇప్పుడు నేను చేసే వంట చాలామంది ఇష్టపడతారు ఇప్పటికి కూడా చాలా మంది నేను చేసే వంట నచ్చుతుంది నువ్వు చాలా బాగా వంట చేస్తున్నావు అంటున్నారు ఇప్పటికీ ఈ ఈ కర్రీ చేసిపెట్టు ఆ కూర చేసిపెట్టు ఈ కూర చేసిపెట్టు అని అడుగుతున్నారు ఇప్పుడిప్పుడే మా అమ్మని చూస్తూ మా అమ్మ ఎలా వంట చేస్తుందో అలా చేయడం నేను నేర్చుకున్నాను మా అమ్మ చేసే వంటలు అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ ప్రతి ఒక వంట చాలా బాగా చేస్తుంది మా అమ్మ చేసే ప్రాథమిక వస్తులతోని వంటలు అంటే ఇంకా చాలా ఇష్టం అందులో అన్ని వంటకాలు మా అమ్మను చూస్తూ నేను నేర్చుకున్నాను నాకు వంట అనేదే రాదు నాకు అసలు ఏది ఎలా వండాలి ఏ వస్తువు ఎలా వాడలో కూడా నాకు తెలియదు అట్లా మా అమ్మను చూస్తూ ఇది దీనికి ఇది ఉపయోగించాలి దానికి ఇది ఉపయోగించాలని ఇప్పటికీ కొన్నికొన్ని సార్లు అర్థం కాక ఇప్పడికీ మా అమ్మని అడుగుతూ ఉంటాను దీనికి ఎంత వెయ్యాలి దానికి ఇది ఎంత వెయ్యాలి అని అడుగుతూ వంట చేస్తాను మా అమ్మ చేసినంతగా నాకు రానే రాదు మా అమ్మ చేసే ప్రతి ఒక్క వంట నాకు చాలా ఇష్టం ఇప్పుడు మా అమ్మలాగా నేను చేయడానికి కొన్ని కొన్ని నేర్చుకున్నాను కొన్ని కొన్ని కుదరవి కొన్ని కొన్ని చేస్తూ ఉంటే ఇప్పడికి చాలామంది ఈ వంట చేయి ఆ వంట చేయి అని అడుగుతున్నారు నాకు వంట చేయడం చాలా ఇష్టం ఇప్పటికి కూడా చాలా వంటలు చేస్తాను ఇప్పడికి కూడా అందరు బాగుందని అంటున్నారు ఇంకా వంటలు ఇంకా బాగా చెయ్యాలి ఇంకా మంచిగా కుదరలని ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాను ఇప్పడికి కొన్నికొన్ని కుదరవి కొన్నికొన్ని కుదురుతాయి కొన్నికొన్ని బాగా ఉన్నాయి అంటారు కొన్ని బాగలేవు అని కూడా అంటారు ఇప్పడికి ఇంకా వంటలు ఇంకా నేను ఫర్ఫెక్ట్ కాలేదు ఈ ట్వంటీ ఇయర్స్గా అని అనుకుంటున్నాను ఇంకా మంచిగా మా అమ్మ లాగా చెయ్యడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను మా అమ్మ చేసే వంటల్లాగా చాలా బాగా చెయ్యాలి మా అమ్మ దేనికి ఎంత నూనె వెయ్యాలి ఎంత కారం వెయ్యాలి ఎంత ఉప్పు వెయ్యాలి ఎంత అన్నీ ఎన్ని సరిపడగా ఎట్లా ఆమె ఎలా చేస్తుందో నేను కూడా అలా చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటాను ఇప్పటికి కూడా నేను ఇం మా అమ్మ ఇప్పటికి కూడా ట్వంటీ మెంబెర్స్కి వండే అంత వంట కూడా చాలా బాగా వండుతుంది నేను కూడా అట్లా ఇరవై మందికి వండిపెట్టే లాగా మంచిగా వండాలని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను ఇప్పటికీ కొన్ని కొన్ని సార్లు కుదురుతుంది కొన్ని కొన్ని సార్లు కుదరదు కానీ ఇంకా మంచిగా వంట చేయడం వంట చేయడానికి ప్రయత్నిస్తున్నాను నాకు వంట చేయడం చాలా ఇష్టం ఇంకా వంటలల్లో ఇంకా నేను ఫర్ఫెక్ట్ చెయ్యాలని ఇంకా కోరుకుంటున్నాను అలాగే మా అమ్మ చేసే వంటలు అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ చేతి వంట నాకు ఇప్పటికీ చాలా ఇష్టం అమ్మ చేసే ప్రతి ఒక్క నా వంట నాకు చాలా ఇష్టముగా ఉంటుంది ఇప్పటికి కూడా మా అమ్మ చేతి వంట చాలా ఇష్టపడుతూ ఉంటాను ఇప్పటికి నేను పోయినా కూడా ఇది ఇలా చెయ్యాలి అది అలా చెయ్యాలని అడుగుతూ ఉంటాను ఇలాంటి వంటలు చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాను ఇప్పటికీ కొన్ని వం వంటలు చాలా మంచిగా వస్తాయి ఇంకా కొన్ని వంటలు ఇంకా కుదరటం లేదు ఇంకా మంచిగా వంట చెయ్యాలి నాకు వంట చేయడం చాలా ఇష్టం నేను ఇప్పుడు చాలా బాగా వంట చేస్తాను వంట చాలా బాగా నేర్చుకున్నాను చాలా మంచిగా వండుతాను అందరికీ వంటలు బాగా చేసి పెడతాను నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం కొన్నికొన్ని వంటలు ఇంకా మంచిగా చెయ్యాలి అని ఇంకా ప్రాథమిక వస్తువులతోని ఇంకా చాలా మంచి వంటలు చెయ్యాలి ఇంకా ఫర్ఫెక్ట్గా వండాలని ఇంకా కోరుకుంటూ ఉన్నాను ఇంకా చాలా మంచిగా నేర్చుకుని మంచిగా మంచిగా వండి పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా కొన్ని వంటలు ఇంకా ఇంకా కొన్ని నేర్చుకోవాలి ఇంకా బాగా చెయ్యాలి ఇంకా బాగా చేసి చూపియ్యాలి ఇంకా చాలా మంది మెచ్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాను